మేము మా ఊరిలో సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి వాటికి స్నేహితులము అందరము కలిసి హజరవ్వాలని అనుకుంటున్నాము కానీ టికెట్ల గురించి అవగాహన లేక ఎక్కడ దొరుకుతాయానని అనుకుంటున్నాం పండగ తేదీలు అవి కూడా పండగ తేదీలైన జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీకుల తారీకుల్లో వచ్చినవి టికెట్లను ఎలా పొందాలి అని అనుకుంటున్నాము కానీ టికెట్ల గురించి వేరే చోట ఆరాతీయగా ఫలానా చోట దొరుకుతాయని చెెప్పి తెలిసింది అందరం కలిసి ఆ టికెట్ల గురించి బయలుదేరి వెళ్ళాము అటు పిమ్మట టికెట్లు తీసుకుని సంగీత ఉత్సవానికి వెళ్ళాలని అనుకున్నాము ఆ రోజు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు రెండు మూడు తేదీలలో అందరం కలిసి హాజరయ్యాం సంగీత ఉత్సవాలు చాలా బాగా జరిగాయి అందరం కలిసి ఆనందంగా సంగీత ఉత్సవాల్లో పాల్గొన్నాము